హలో మేము హాస్పిటల్ నుండి డాక్టర్ మాట్లాడుతున్నామండి మేము హాస్పిటల్ నుండి డాక్టర్ని మాట్లాడుతున్నామండి మీరు పేషెంట్ హాస్పిటల్కి రాక ఎన్ని రోలు అవుతున్నాదండి మరెందుకు రాలేదండి

మరి మాకు రిపోర్ట్స్ నార్మల్గా రాలేదు

అంతే అంటారా అండి మరి టెన్ డేస్లో అండి ఇంకెన్ని రోజులు ఉంటావు ఎన్ని రోజులు చెప్తారండి అట్లా అంతేనా ఇది స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్ అండి మంచిగా చూస్తారండి మా వాళ్ళు పేషంట్లని కేర్ కూడా బాగా చేస్తారండి మరి అంటే ఎన్ని రోలులకి వస్తారని కాల్ చేస్తున్నాం ఫైవ్ డేస్ తర్వాతనా ఇప్పుడు ఆరోగ్యం అంత బాగుందా అండి ఏం చేస్తున్నారండి మరి కొండ్లకి ఇట్లా ఎండలో తిరుగు ఎండలో తిరిగితే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కదా అండి టాబ్లెట్స్ వాడుతున్నారండి మేము ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుంటున్నారా అవునా మరి ఇన్ని రోజుల నుంచి మరి హాస్పిటల్కి ఇంకా రావట్లేదు

అంతే అంటారండి ఓకే అండి మరి ఫుడ్ మరి తొందరగా వచ్చేటట్టు చేసుకోండి మరి టాబ్లెట్స్ ఉన్నాయా అయిపోయాయండీ ఉన్నాయా అదే మరి తొందరగా వచ్చేటట్టు చేసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుందండి ఓకే అండి